అవును మేడం చెప్పండి మేడం ఓకే మేడం ఓకే అండి ఓకే మేడం మా కాల్ మా స్కూల్లో ఇప్పుడే అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేశాము అంతా రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది ఇంకా అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేయలేదు ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే అడ్మిషన్స్ జరుగుతున్నాయి మేడం జరుగుతాయి మేడం మీరు ఓకే మేడం థాంక్ యూ సో మచ్ మేడం స్పెషల్ ఏంటి అంటే మేడం మా కాల్ మా స్కూల్లో నార్మల్గా స్టేట్ సిలబస్ అయితే చెప్పము మేడం మేము సీబీఎస్సీ సిలబస్ అయితే జరుగుతుంది సో సీబీఎస్సీ సిలబస్ అంటే మేడం ఇప్పుడు టెన్త్ వాళ్ళు ఏమి చదువుతున్నారో సిక్స్త్ క్లాస్ వాళ్ళు అదే చదువుతారు మేడం ఇప్పుడు మా స్కూల్లో అయితే అండ్ వాళ్ళు ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాక లేదు అనంటే వాళ్ళు డిగ్రీ కాకుండా బీటెక్ చేసుకున్నప్పుడు వాళ్ళ కంప్యూటర్ లాంగ్వేజ్ అని కానీ లేదంటే ఆ స్కిల్గా స్కిల్కి డెవలప్మెంట్ లాంగ్వేజ్ ఉంటాయి కదా మేడం ఆ లాంగ్వేజెస్ అన్నీ మేము టెన్త్లో నేర్పిస్తాము మేడం వాళ్ళ ఇంట్రస్ట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ స్కిల్స్ ఏమి ఉన్నాయో మేము ఈ ఫిఫ్త్ క్లాస్ నుంచి వారికి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ అయితే దీనికి స్పెషల్ క్లాసెస్ అని పెడతాము మేడం కాంపిటేషన్స్ అని కూడా పెడతాము

అవును మేడం డాన్సులు అన్నీ ఉన్నాయి మేడం సో మీకు ఒకవేళ పిల్లలు దాంట్లో ఇంట్రస్ట్ అయితే మేడం మేము సపరేట్గా డాన్స్ క్లాస్ అంటే ఒక పీటీ కొంతమందికి గేమ్స్ అంటే ఇంట్రస్ట్ ఉంటుంది మేడం ఓన్లీ ఈ క్లాస్కి ఇంతమంది అయితే ఒక సపరేట్గా గేమ్స్ పీరియడ్ అని ఒక పీరియడ్ పెట్టేస్తాం మేడం ఆ పీరియడ్కి గేమ్స్ ఆడుకునే వాళ్ళు గేమ్స్కి వెళ్తారు మేడం లేదు నాకు మిగతా కల్చురల్ ఆక్టివిటీస్కి ఇంట్రస్ట్ ఉంది అంటే డ్రాయింగ్కు క్లాస్ వెళ్ళిన వాళ్ళు డ్రాయింగ్ క్లాస్కి డాన్స్ క్లాస్ వెళ్ళిన వాళ్ళు డాన్స్ క్లాస్కి వెళ్తారు మేడం సో ఇలాంటి ఓన్లీ స్టడీయే కాకుండా కాంటీన్ అయితే మాకు ఉంది మేడం అండ్ ఈవెన్ లంచ్ కూడా మాకు అవైలబుల్గా ఉంటుంది మనీ పే చేసుకొని అంటే రోజు అయితే ఎంతమంది వస్తారని తెలియదు కదా మేడం సో ఆ అంటే మార్నింగ్ టెన్ బ్రేక్కి మాకు ఆఫ్టర్నూన్ లంచ్ కావాలి అని చెప్పేసి వారు చెప్తే మేడం దాంట్లో హాఫ్ పే చేసి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే ఆఫ్టర్నూన్ మిగతా హాఫ్ పే చేసుకుని వాళ్ళు లంచ్ తీసుకోవచ్చు మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మీకు డైలీ స్నాక్స్ కావాలి మేడం అంతేనా మేడం అదే పిల్లలకు అండి అయితే మీరు కాంటీన్ వాళ్ళతో కూడా మీరు మా కాలేజ్కి అడ్మిషన్కి వచ్చినప్పుడు కాంటీన్ వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడవచ్చు మేడం కాంటీన్ వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ అడ్జెస్ట్మెంట్ ఏంటో మీరు చెప్తే మీకు ఏమి కావాలో వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు మేడం బుక్స్ బ్యాగ్స్ అన్నీ మేమే ఇస్తాం మేడం అండ్ నెక్స్ట్ మీరు ఫీజుతోనే మొత్తం అన్నీ పే చేయాలి

లేదు మేడం ఫీజు విడిగా ఏమి లేదు కాలేజ్ స్కూల్ ఫీజు ఎలాగ ఉందో అలాగే ఉన్నది ఒకవేళ మీ పిల్లలు కానీ ఇంకా బెటర్గా పర్ఫార్మ్ చేసి బయట కాలేజెస్కి అండ్ బయట స్టేట్ లెవెల్కి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు మాత్రమే బయట ఊళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రమే మీరు పే చేసుకుంటారు మేడం కాలేజీలో నేర్పించడానికి ఎటువంటి ఫీజు అయితే తీసుకోము మేడం ఓకే మేడం ఫీజు అంటే మేడం మీరు అడ్మిషన్కి వస్తారు కదా మేడం అడ్మిషన్కి వచ్చినప్పుడు మీ ప్రొఫైల్ అంతా చూసి మేడం మేము ఫీజు వేస్తాం మేడం మీరు వచ్చినప్పుడు మనం మాట్లాడుదాం మేడం థ్యాంక్ యూ మేడం ఓకే మేడం ట్వంటీ ఫిఫ్త్ నుంచి నేను ఎప్పుడు స్కూల్లోనే అవైలబుల్గా ఉంటాను మేడం మీరు వచ్చి నాతో మాట్లాడవచ్చు థాంక్స్ అండి